హలో మ్యాడమ్ గ్యాసు వచ్చిందా గ్యాస్ వచ్చిందా మ్యాడమ్

గ్యాస్ బుక్ చేశారు కదా వచ్చిందా ఓటీపీ వచ్చిందా చూడండి గ్యాస్ బుక్ చేశారు కదా కాస్ట్ మీకు ఎస్ఎంఎస్ వస్తుంది కదా మెసేజ్ వచ్చిందా మ్యాడమ్ టెక్స్ట్ మెసేజ్ వస్తుంది మీరు బుక్ చేశారు కదా బుక్ చేసినప్పుడే టెక్స్ట్ మెసేజ్ వస్తుంది కాస్ట్ కూడా ఎంతా అననేది పడుతుంది